నమస్కారమండీ గోదావరి సూపర్ మార్కెట్ ఏం కావాలండి కిలో పంచదార నలబై రెండు రుపాయలండి కరోన తర్వాత అన్నిపెరిగినాయండి తెలుసండి మీ నెంబరు బట్టి మీ పేరు కూడ వతుందండి మాకు కొడితే అన్విత గారు కదండి ఉన్నదండి మీ డెలి అడ్రస్ కూడా ఉందండి డెలి అదేండి ఇక్కడినుంచే మీరు పోయినసారి కూడా ఇంటికి ఆర్డర్ కూడా వచ్చింది డెలివరీ చేశామండి మేము అడ్రస్ కూడా ఉంది మీది చెప్పండి మేము టోటల్ టోటల్ బిల్ లో మీకు డిస్కౌంట్ ఇస్తాములేండి చెప్పండి మీకేమేమీ కావాలి కిలో పంచదార మినప్పప్పు ఇంకా అంటే ఆయిల్ ప్యాకెట్ గాని టీ పొడి మూడంటే ఏమేంటండీ అంటే సన్ ఫ్లవరు లేపోతే పాము ఓకే అండి అదేండి టీ పొడి లేకపోతే వంద వంద గ్రాములు ఇమ్మంటార అయి ఉప్మారవ్వ లేకపోతే సేమ్యాలు ఇడ్లీ ఇడ్లీ రవ్వ కె కిలో ప్యాకెట్స్ ఉన్నాయండి

ఉందండి ఒక రెండు కేజీలు

ఉన్నాయండి అంటే జీలకర్ర గాని లే సాల్ట్ ఉన్నాయి ఉన్నాయి అదేండి ఉందండి ఇంకా బూస్టు హార్లిక్సు

అన్నీ కలిపి ఓ ప్యాకెట్ ఉంటుందండి సరేనండి ఇంకా జీడిపప్పు కిస్మిస్సు యాలికులన్నారు జీడిపప్పు కిస్మిస్సు ప్యాకెట్స్ ఉన్నాయండి కావాలంటే లూజ్ కూడా ఉన్నాయండి

ఎందుకండి అంత ఏమన్నా స్వీట్ ఏమన్నా చేస్తారా ఏంటి అండి ఓకే సరేనండి ఇంకా అదేలేండి ఇంకేమన్నా కావాలా అంటే ఉంటాయి కదండీ టూత్ బ్రష్లు కాని సోప్లు గాని హైర్ ఆయిల్సు షాంపూలు ఇలా ఉన్నాయండి ప్యారాచూట్ ఉంది

ఉన్నాయి రెండు కలిపి ఉంటాయండి సోప్లు ఏమన్నా కావాలా

సరేనండి సరే ఇవి మీరు మీ ఇంటికి డెలివరి చేస్తామండి అప్పుడు వచ్చే డెలివరీ అబ్బాయ్కి ఇస్తారండీ అమౌంటు లేకపోతే ఫోన్ పే చేస్తారా

అన్నీ ఎక్కువ కేజీలు ఉన్నాయి ఐదు వేల అయిదొందల అరవై రూపాయిలు ఎంతో అయ్యిందండి అరవై రెండు రూపాయిలు మీకు ఐదు వేల అయిదొందలు కొట్టండి సరిపోతుంది అరవై రూపాయిలు మీకు డిస్కౌంట్ లో వెళ్ళిందిలేండి ఐదు వేల అయిదొందలు కొట్టమనండి ఈ కిరాణా సరుకులే కదండీ అంతకు మించి ఏముండదు మీకు ఏదన్నా రైస్ బ్యాగ్ గాని మీకేదన్నా అదే రైస్ బ్యాగ్ గాని లేకపోతే ఇలాంటి ఏవన్నా ఉంటే గనక అప్పుడు మీకు పర్సెంటేజ్ తగ్గేది కొంచెం ఈ కి చిన్న చిన్న కిరాణా సరుకులు మీద మీకు సిక్స్టీ రూపీస్ అనేది చా టెన్ పర్సెంట్ ఇచ్చినట్టే కదండీ ఫైవ్ హండ్రెడ్ లో సరేనండి ఫైవ్ ఫోర్ చేయండి ఐదు వేల నాలుగొందలు చేయండి మా డెల్ డెలివరీ అబ్బాయ్ ఇంటికొస్తాడు కదండీ అతనకిచ్చేస్తార సరేనండి